విరేచనం తగ్గించడానికి కొన్ని సాధారణ గృహ వైద్యాలు ఇక్కడ ఉన్నాయి పుష్కలంగా ద్రవాలు త్రాగండి విరేచనం శరీరంలోని ద్రవాలను కోల్పోయేలా చేస్తుంది కాబట్టి ద్రవాల స్థాయిలను నిర్వహించడం చాలా ముఖ్యం నీరు పండ్లరసాలు లేదా లీటర్ ద్రవంతో కూడిన ఓరల్ రిహైడ్రేషన్ సొల్యూషన్ ఓఆర్ఎస్ వంటి దుకాణం నుండి లభించే ద్రవాలు త్రాగండి పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను తినండి విరేచనం పొటాషియం స్థాయిలను తగ్గించవచ్చు కాబట్టి పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను తినడం ముఖ్యం అరటి పండ్లు బంగాళదుంపలు అవకాడో మరియు కొత్తిమీర వంటి ఆహారాలు పొటాషియం అధికంగా ఉంటాయి చేప తొక్కలు లేదా వేయించిన బంగాళదుంపలు వంటి అధిక ఫైబర్ ఆహారాలను తినండి ఈ ఆహారాలు పేగులను సాధారణీకరించడంలో సహాయపడతాయి ఆల్కహాల్ మరియు కాఫీని తగ్గించండి ఈ పానీయాలు మీ పేగులను చికాకు పెట్టగలవు మరియు విరేచనాన్ని మరింత తీవ్రతం చేయగలవు